హలో సార్ చెప్పండి ఓకే ఇరవై కార్డ్లు వచ్చాయి సార్

పార్సెల్స్ కూడా ఉన్నాయి కాకపోతే అర్జెంట్ ఏంలేదు

అలాగే సార్ అలాగే అండి వేసాను అర్జెంటు ఏం లేవండి రేపయినా మీరొచ్చి

లేదు సర్ రేపు మార్నింగు రేపు మార్నింగ్ ఇవాల్టివి రేపటివి కలిపి రేపు చెయ్యండి సార్ అర్జెంట్ ఏంలేదు

ఓకే ఓకే